నా పేరు కళ్యాణి నేను విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను దయచేసి నేను చెప్పిన తేదీలో ఫ్లైట్లు ఉన్నయో లేవో చూసి చెప్పండి నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్న తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ తేదీన ఫ్లైట్స్ ఉంటే నాకు బుక్ చేయండి టిక్కెట్ మరియు నేను మళ్ళీ విజయవాడ వచ్చే డేట్ వచ్చేసరికి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ రెండు తేదీల్లో కూడా నాకు టిక్కెట్లు బుక్ చేయండి ఆ రెండు తేదీల్లో టిక్కెట్లు ఉన్నాయా లేవో కొంచెం చెప్పగలరా ఒకవేళ టిక్కెట్స్ ఉంటే కనుక నాకు ఈ రెండు తేదీల్లోనూ నా టిక్కెట్స్ బుక్ చేయండి